చెప్పండి పంపిస్తాం మ్యాడమ్ మ్యాడమ్ మండే నుండి పంపిస్తాం

సరే అండి ఉంటుంది మ్యాడమ్ సరే అండి మ్యాడమ్ మా పిల్లలకి చాలా తక్కువ వచ్చినాయి చదువుతలేడు మ్యాడమ్ ఏ ఏ ఈ ఏడు హాస్టల్లో ఏ వేద్దామని చూస్తున్నాము అవి ఇక్కడ బాగా తిరుగుతుర్రుని హాస్టల్లో వేస్తే మంచిగా క్లవర్ అవుతారని చెప్తున్నాను

మ్యాడమ్ ఎవరు ఏడుస్తుర్రు కదా అని ఇక తెచ్చినాం అదే మాకు ప్రాబ్లం ఇక సరే మ్యాడమ్ బాగుంది చాలా తక్కువ వస్తున్నాయి వాళ్ళు ఇంట్రస్ట్ లేదు చదువులో అసలు అంతే

మండే నుండి పంపిస్తాం ఇక మీరు చెప్పండి భయం చెప్పండి

సరే మ్యాడమ్